కళలు చేతి వృత్తులు పట్ల ఒక వ్యక్తికి ఆసక్తి ఎలా పెంపొందించుకోవాలి అంటే వాళ్ళు పెంపొందించుకుంటాడు అని అంటే అడ్ ఆ వ్యక్తి చూసే పనులు ఎవరైతే ఆన రోజు వారి చూసే పనులు ఆయనకి ఆసక్తికరంగా ఆ కళ మీద మక్కువ పెరిగి పెరిగి ఉంటే భక్తి ఆసక్తి ఆ కళను నేర్చుకునేటట్లు చేస్తుంది ఒక చేతి పని లేదా ఒక కార్పేట్ లాంటి పనులు ఆసక్తి ఎలా పెరుగుతుంది అనంటే ఒకటి వాళ్ళకి దాని ద్వారా వచ్చే లాభం లేదా రెండోది వాళ్లకి అది చేయడం వల్లే వచ్చే సంతృప్తి ఆ రెండు ఆ వ్యక్తిని ఒక కళ పెంపొందించుకోనికి ఆసక్తి చూపిస్తుంది ఆసక్తి పెచుతుంది ఇలా ఈ ఈ కళలు అనేవి పెంపొందించుకునే వ్యక్తి తను చేసుకుంటూ తన వంశ తన పుట్టబోయే పిల్లలు అలా నేర్చుకుొని వాళ్ళకి ఆసక్తి అనేది పెరిగి పెంపొందించుకుంటారు అలా ఆ వ్యక్తి కళలు మరియు చేతి పనులు పట్ల ఆసక్తి పెరిగి ఆ ఆ కళల్ని ఇప్పటికీ అలానే పునం అలానే ఉండేటట్లు చేస్తుంది ఈ కార్పెట్ కళలు అన్ని నుంచి కళలు